మా ఇంట్లో టీని అయితే అలా కొంచెం పాలు పెట్టి ఆ పాలలో నీళ్ళు కొంచెం కలిపి ఎందుకంటే చిక్కగా ఉండడం వల్ల కూడా టీకా అంత శుభ్రంగా ఉండదు అంత బాగుండదు అని నా ఫీలింగ్ అందుకు ఏంటంటే చిన్న టీ టీ గిన్నే పెట్టి అలాగే అందులో కొంచెం పాలు పోసి అలాగే కొంచెం నీళ్ళు పోసి టీ పొడి వేసి అలాగే అల్లం వేసి పంచదార వేసి కొద్దిసేపు అలా మరగనించి సిమ్లో పెట్టి మరిగి మరిగాక నేను ఆ టీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ వరకు అలా ఉండి ఆ తర్వాత నేను ఆ టీని అయితే వడగట్టి తాగుతాను